నేను ఏదైనా ఆర్డర్ చేసా చేస్తే అది రాకుండా వేరేది రావడం అలా నాకు అయ్యింది రెండుసార్లు ఫస్ట్ ఫస్ట్ నేను అంటే మేకప్ కిట్ ఎలా పెట్టాను నాకు వేరే వేరే వచ్చింది బ్రషెస్ అలా వచ్చింది అది నా ఎక్స్పీరియన్స్ నేను ఇంకోటి ఫుడ్లో కూడా వెజ్ పెడితే విత్ రోటీ పెట్టాను అది కర్రీ వేరేదొచ్చింది పన్నీర్ పెడితే మష్రూమ్ అని వచ్చింది నాకు ఇది నా నెగటివ్ ఎక్స్పీరియన్స్